దోమలు మోసుకు వచ్చే డెంగ్యూ జ్వరం మలేరియా వంటివి రాకుండా మేము అనేక పారిశుద్ధ్య కార్యక్రమాలని పాటిస్తూ ఉంటాము వీధులలో పారిశుద్ధ్య కార్మికులను ఎక్కువగా ఉపయోగించుకొని మురికి కాలువలలో మొత్తమూ బ్లీచింగ్ చల్లించటము కాలువల యందు దోమ పిచికారి మందులను ఉపయోగించడము చేయిస్తూ ఉంటాము మరి గృహములలో పాత్రల యందు నీటి నిల్వలు ఉన్న పాత్రల పాత్రలను శుభ్రంగా కడిగి మళ్ళీ ఏ రోజుకు ఆ రోజునే వాటర్ను నీటిని ఉపయోగించి మళ్ళీ సాయంత్రం ఆరబెట్టి దాన్ని ఆ విధముగా నీటిని వాడుకుంటూ ఉంటాము నీటి పాత్ర ఉపయోగం అయిపోయిన తరువాతను పాత్రలను ఆరవే ఆరబెట్టి అవి ఆరిన తరువాత మళ్ళీ నీటిని నిల్వని ఉపయోగించుకుంటూ ఉంటాము ఈ విధంగా వ్యాధులను వ్యాధులను వృద్ధి చెందకుండా నివారణ చర్యలు చేపడుతూ ఉంటాము